నేను ఒక మంచి డ్రస్సు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను కానీ ఆ డ్రస్ బదులు ఒక చీర వచ్చింది అది తప్పు ఆర్డర్గా నాకందింది కనుక దానిని తిరిగి పంపి నాకు నేను పెట్టిన ఆర్డరు డ్రస్సు అందే విధంగా చేయండి లేదా నగదును నాకు మీరు పంపండి అనికోరటం జరిగింది